ఒకప్పటి భారత దేశం అంతా వసుదైక కుటుంబంగా ఏక కుటుంబంగా కలిసి ఉండేది ఏ స్థలానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు ఏ మతమా ఏ కులమా అన్నది కాకుండా అందరు కూడా మనుషులు అన్న భావంతో సంతోషంగా ఉండేవారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏ కులంరా వాళ్ళు ఏ మతంరా అన్నట్టుగా చూస్తున్నారు దేశంలో కుల వ్యవస్థ మత వ్యవస్థ ఎక్కువైపోయింది కానీ వీడు మనిషి వీడు నాలాగే ఉన్నాడు అన్న భావన తక్కువైపోయింది కుటుంబంలో మరి తల్లి తండ్రి పిల్లలు కలిస్తే ఎంత ఆనందంగా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారో అటువంటి భారతదేశం మరలా మనం చూడగలగాలి ఈనాడు మత వ్యవస్థతో కుల వ్యవస్థతో ఎక్కడ చూసినా మరి రాష్ట్రాలు జిల్లాలు వేరుపడిపోయినట్టుగా దేశాలు వేరు పడిపోయినట్టుగా మరి మతాలు కులాలను కూడా వేరు చేసి వాడు మనిషి అన్న భావన ముందు మర్చిపోయి పక్కన పెట్టేసి వాడు ఆ కులంరా వాడు ఆ మతంరా అన్నట్టుగా చూస్తున్నారు ఒకప్పుడు ఏ మనిషికైనా యాక్సిడెంట్ జరిగితే లేకపోతే ఏదన్నా ప్రమాదం జరిగితే వాడు ఏ కులమా ఏ మతమా అని పట్టించుకునే వారు కాదు వాడేవడైనా సరే అయ్యో నా తోటి మనిషికి నేను సహాయ పాడాలన్నట్టుగా భావనతో మరి ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేసేవారు కానీ ఇప్పుడు వాడు ఏ కులమో ఏ మతమో అన్నటుగా మనుషులు తయారయ్యారు ఏ కులమైనా ఏ మతమైనా ముందు మనుషులు అంతా ఒకటే మనుషులు అందరిలో ప్రవహించేది ఒకే రక్తం ఆ రక్తం పోతున్నా సరే అది అలాగ నిలువునా చూస్తా ఉంటున్నారు తప్ప అయ్యో మనిషి ప్రాణం పోతుందన్న అభిప్రాయం ఇప్పుడు మన భారత దేశంలో లేదు కానీ మరలా మన భారత దేశం వసుదైక కుటుంబంగా మరి సుఖసంతోషాలతో ఆనందించే మరి భారతదేశంగా ఉండడానికి మరి ప్రయాత్నాలు జరగాలని నా